మేము ఒక కార్ బుక్ చేసుకున్నామండి ఎయిర్పోర్ట్ మాకు మాకు ఫ్లైట్ టైమింగ్స్ పది గంటలకు రేపు మా ఉదయం పది గంటలకు ఫ్లైట్ టైమింగ్స్ ముందుగానే బుక్ చేశాను మీరు కరెక్ట్ కరెక్ట్గా టైంకి బిందు సర్కిల్ దగ్గరికి వచ్చేయండి అలాగే మ్యాడమ్ గారు మీరు ముందుగా బుక్ చేశారు కాబట్టి కరెక్ట్ టైయా సమయానికి నేను మీరు ఉన్న చోటుకి చేరుకుంటాను